మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ మనకు కొంచెం స్పైసీగా స్పైసీగా ఇష్టపడతారు అండి ఇక్కడ మనకు ఆ అందుకు మనకు స్పైసీగా ఇప్పుడు ఫ్లేవర్స్ వచ్చేలాగా మనకు మంచిగా చేస్తాం అండి అవును నెల్లూరు చేపలు పులుసు ఇలాగే ఉంటుంది అండి మనకు ఆ డిష్ సపరేట్గా మనం చేస్తాం అన్నమాట షూర్ అండి చూపిస్తాను మీకు టెస్ట్ చూడండి నచ్చితే పట్టుకు వెళ్ళండి అవునండి అవునండి మనం మసాలా ప్రిపేర్ చేసుకుని వేస్తాం అన్నమాట థ్యాంక్ యూ అండి మనకు బ్రాంచ్ వేరే చోట ఉంటుంది అండి ఇక్కడ నుండి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అండి ఓకే అండి థ్యాంక్ యూ